నేను ట్యాక్స్ అడ్వైజర్ను మాట్లాడుతున్నాను మీరు ఎవరు మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు జిఎస్టి నమోదు వివరాలను నవీకరించారా నేను మీకు సహాయం చేస్తాను ముందుగా జిఎస్టి పోర్టల్కి లాగిన్ చేయండి సేవలు ట్యాబ్ను ఎంచుకోండి ఆపై రిజిస్ట్రేషన్ మరియు అమెండ్మెంట్ ఆ రిజిస్ట్రేషన్ నాన్కోర్ ఫీల్డ్ని ఎంచుకోండి అవసరమైన సహాయపత్రాలను అప్లోడ్ చేసి సేవ్ కంటిన్యూ క్లిక్ చేయండి మీరు నవీకరించడం పూర్తి చేసుకున్నారు అభ్యర్థించమని మీ జిఎస్టి విభాగానికి ముందుగానే మెయిల్ చేశాను కృతజ్ఞతలు